పవన్ చెప్పండి యా అవును యా పవన్ మనము క్లయింట్కి క్లయింట్కి మనం ట్వంటీ ట్వంటీయత్కి మనం తీసుకున్న ప్రాజెక్ట్ మనం ట్వంటీ ఫిఫ్త్కి సబ్మిట్ చేస్తాననుకున్నది ఆటోమేటిక్గా మనకు ఫాస్ట్గా కంప్లీట్ చేయడం మీ మీరందరూ కలిసి దాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయడం వల్ల మనం కాస్త టూ డేస్ ముందుగానే ట్వంటీ సెకండ్ రోజే సబ్మిట్ చేసినాం కదా సబ్మిట్ చేసినందుకు క్లయింట్కి కూడా వర్క్ అంతా ఎంత పర్ఫెక్ట్గా నచ్చింది అంటే అంత పర్ఫెక్ట్గా నచ్చింది నెక్స్ట్ ఇంకా వాళ్ళకి వచ్చేటివి ఏవైనా కానీ మనకే ఇస్తాను అంటున్నారు మన మనం మనం ఎట్లయితే దాన్నిపెర్ఫార్మన్స్ చేసినమో పెర్ఫార్మన్స్ అంతా సార్కి ఆ ప్రాజెక్ట్ న్యూ థాట్లా ఉంది దాని గురించి షాపింగ్ మాల్ ఆ షాపింగ్ మాల్కి అడ్వర్టైజ్మెంట్ది కదా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి పర్ఫెక్ట్గా అయింది వాళ్ళకి మార్కెటింగ్ దాదాపుగా స్టార్ట్ అయిపోతుంది అంట అలా అన్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకేదో ఇప్పుడు షా షాపింగ్ మాల్ది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏదో వర్క్స్ ఇంకా దానికి రిలేటెడ్గానే షాపింగ్ మాల్స్ మరి ఇంకేంటి ఉంటాయంట మన టీమ్ అయితే చెప్పి పెట్టేసేయండి ఇది ప్రోడక్ట్ ఇప్పుడు టెన్ డేస్ ఇచ్చారు అది కొద్దిగా పెద్ పెద్దగా ఉంటుంది అంట లాగిన్ ప్రాసెస్ ఆన్ ఫీల్డ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది మా అంటే మీరు ఆన్ ఫీల్డ్ వెళ్ళాల్సి ఉంటుంది అంటా తీసుకెళ్తారు అంటా అంటే అప్పటిది అప్పుడే ఒకటి ప్లాన్ చెయ్యాలి దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యాలి మనం అలా వస్తుందంట దానికి హెడ్స్గా ఇప్పుడు మీరే కంప్లీట్ చేసారు కాబట్టి లీడర్షిప్ తీసుకుని మీరు వెళ్ళాల్సి ఉంటుంది వన్ వీక్ పర్సన్ స్టే చెయ్యాల్సి ఉంటుంది అదంతా కంపెనీ చూసుకుంటుంది కాని మీతోని తీసుకెళ్ళడానికి మీరు ఎవరినన్న రెడీ చేసుకోండి అది ఈ ఇదైతే వర్క్ మనకి కంప్లీట్ అయింది అందరు టీమ్ అందరికీ కూడా కంగ్రాట్యులేషన్స్ చెప్పండి మన వర్క్ సక్సెస్ఫుల్ అయింది అనడానికి ఓకే ఓకే ఓకే పవన్ తరువాత మళ్ళీ కలుద్దాం మనం